చిన్న పిల్లలు వారి ఖాళీ సమయాలలో వినోదం కోసం కొన్ని ఆటలనేవి ఆడుతారు కాకపోతే ఈ ప్రస్తుతం ఉన్న ఇరవై ఒక్క శతాబ్దంలో పిల్లలందరూ ఎలాగా మారుతున్నారంటే బయట ఆడటం తగ్గించేసి ప్రతి ఒక్క ఇంట్లో ఫోన్ ఉండడం ఉంటుంది కాబట్టి ఆ ఫోన్ అనేది పిల్లలకి అలవాటు అవ్వడం జరుగుతుంది అలవాటైన రీతిలో వారు ఆడు ఆడుకునే విషయాల్లో గేమ్స్ ఆడటం గాని లేకపోతే అలాంటివన్నీ కూడా ఆ మొబైల్ ఫోన్లో అలవాటు చేసుకున్నారు ఎలాగంటే కొన్ని ఆటలు ఫ్రీ ఫైర్ అని లేకపోతే పబ్జీ అని సబ్వే సర్ఫేస్ అని లూడో అని ఇలా కొన్ని టెంపుల్ రన్ అని ఇలా ఆటలనేవి వారు ఫోన్లో ఆడుతూ వారి వినోదాన్ని పొందుతున్నారు కాకపోతే ఈ ఆటలనేవి ఆడటం వల్ల వారికి అన అనారోగ్యం వస్తుంది తప్ప ఆరోగ్యాన్ని ఇవ్వదు అదే మనం పూర్వంలో పిల్లలందరూ ఎలా ఆడేవారంటే బయట తిరిగుతూ బయట దాంతో ఆడుకుంటూ ఉండేవారు ఆట స్థలాల్లో ఈ రోజుల్లో మాత్రం ప్రతి ఒక్కరికి ఫోన్ అనేది నిత్య అవసరంగా మారడంతో ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంటుంది కాబట్టి వారి తల్లిదండ్రుల దగ్గర కూడా ఫోన్ ఉండడంతో పిల్లలందరూ ఆ ఫోన్కి ఎడిక్ట్ అవుతున్నారు అంటే దానికి బానిసలుగా మారి ఆ ఫోన్లో ఉండే అన్నీ ఆడటం లేకపోతే ఫోన్ చూసి వారి కళ్ళకి ఎదో ఒక ఎఫెక్ట్ తెచ్చుకోవడం అనేది జరుగుతుంది ఈ పూర్వకాలంలో పిల్లలందరూ ఖాళీ సమయాల్లో ఏం చేసేవారంటే బయటకు వెళ్లి చాలా ఆటలు ఆదుకునేవాడు దాగుడు మూతలని కోతి కొమ్మచ్చి అని ప కరెంట్ స్క్రోలింగ్ అని సబ్జా అని లేకపోతే ఖోఖో అని క్రికెట్ అని వాలీబాల్ అని ఇలా ఆటలనేవి ఆడుతూ ఇప్పటికి ఆడుతున్నారు కాకపోతే పిల్లలందరూ మాత్రం తగ్గించేశారు ఆ రోజుల్లో ఉన్న పిల్లలు మాత్రం ఎక్కువగా ఆడేవారు ఇలాంటి ఆటలన్నీ ఈ ఆటలన్నీ ఆడటం వల్ల వారు చమట పట్టడంతో వారిలో ఉన్న కొవ్వు అనేది కరిగి వారు లావు అవ్వకుండా అంటే అనారోగ్యం పడకుండా కొంచెం ఆరోగ్యంగా ఉంటూ ఉండేవారు కానీ ఈ రోజుల్లో పిల్లలు ఎలా మారుతున్నారంటే ఫోన్ అనేది వారికి నిత్య అవసరంగా మారడంతో ఫోన్నే వారు ఎక్కువగా చూడటం చూడడంతో వారి కళ్ళు అనేవి ఎఫెక్ట్ అవుతాయి కళ్ళు మం చూపనేది మందగించి చూపు తగ్గుతుంది వారికేమవుతుంది అప్పుడు కళ్ళజోడు వేయడం లేకపోతే లెన్స్ పెట్టుకొవడం చిన్న వయసులోనే ఇలాంటివన్నీ రావడం అనేది కొంచెం బాధాకరంగా మనం భావించాలి కానీ నాకు తెలిసినంత వరకూ పిల్లలందరూ కూడా బయట ఆడితేనే ఎండలో ఆడినప్పుడు లేకపోతే నాలుగున్నర ఐదున్నర ఆ ప్రాంతంలో ఆడిన పిల్లలందరూ ఆరోగ్యంగా ఉంటారు ఎందుకంటే సూర్యుని నుండి వచ్చే సూర్య కాంతి అంటే డి విటమిన్ అనేది వారికి లభిస్తుంది దానివల్ల వారు అనారోగ్యం అవ్వకుండా కొంచెం ఆరోగ్యంగా ఉండడానికి శక్తిని అనేది ఆ ఎండ ద్వారా మనకు వస్తుంది ఇలాంటివన్నీ మన వా తల్లిదండ్రులే వారి పిల్లల్ని ఫోన్కి దూరంగా ఉంచి వారిని ఆడిపించడానికి లేకపోతే అప్పుడప్పుడు పార్కులకని వాటికని తిప్పడం కప్ప కంపల్సరీగా మారింది తిప్పాలి తిప్పితేనే వారికి ఆరోగ్యం అనేది కొంచెం మంచిగా ఉంటుంది అలా ఫోన్లతోనే ఉంటే వారి అనారోగ్యం పాలవడం తప్పా ఇంకా వేరే ఏదంటూ ఉండదు వారికి ఆలోచన శక్తి కూడా పెరగాలంటే నలుగురితో కలిసి ఆడాలి నలుగురితో బయట శారీరకమైన ఆట్లాడి వారు చెమట పడితే తప్పా వారికి ఎటువంటి ఇమ్యునిటీ అ ఇమ్మ్యూనిటి అనేది రాదూ కాబట్టి పిల్లలందరూ కాళీ సమయాల్లో ఫోన్లతోనే కాకుండా బయటకెళ్ళి ఆడుకోవాలనేదే నా ఉద్దేశం